నేను ఈ విషయంలో నేను నాకు సహాయం చేయడానికి నా జ్ఞానాన్ని ఉపయోగించగలను ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంతేకాక సంబంధిత వ్యక్తుల నుండి సలహా కూడా తీసుకోవచ్చు చివరికి నేను సరైనదని నమ్మి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసినవి సంబంధిత వ్యక్తుల నుండి సలహా తీసుకుంటాను నేను సరైనదని నేను నమ్మే నిర్ణయం తీసుకుంటాను నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను భావించే ఏవైనా భయాలు లేదా అనిశ్చితల గురించి నేను ఆలోచిస్తాను ఈ భయాలు నా నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు అందువల్ల నేను ఈ భయాలను అధిగమించడానికి నేను చేయగలిగే కొన్ని విషయాలు ఏమిటంటే నేను ఎదుర్కొంటున్న భయాల గురించి నేను ఎవరితోనైనా మాట్లాడే ఒక ముఖ్యమైన సలహా తీసుకుంటాను తీసుకునే నిర్ణయం యొక్క సానుకూల మరియు ప్రతికూల ఫలితాల గురించి ఆలోచిస్తాను ఒక నిర్ణయం తీసుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు అయితే మీరు మీకు అందుబాటులో ఉన్న అన్ని చమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీరు తీసుకునే నిర్ణయం గురించి మీకు సుఖంగా అనిపిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని మీరు మరింత కచ్చితంగా ఉండొచ్చు